డిజిటల్ అనువాద సాధనాలని తెలుగులో మాట్లాడటం కోసం టైప్ చేయడం కోసం మేము ఉపయోగించామండి ఈ డిజిటల్ సాధనాలు మాకు చక్కగా తెలుగు చదవడానికి తెలుగు టైప్ చేయడానికి కూడా మాకు మంచి ప్రయోజనం చేకూర్చాయి అని చెప్పచ్చండి